హలో హలో నమస్తే సార్ అవును సార్ నమస్తే సార్ ఇలాగా వచ్చేసి ఎల్ఐసీలో కొత్తగా ఒక పాలిసీ వచ్చింది జీవన్సాతి పాలిసీ అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతుంది మీరు ఇఎంఐ అయినా పే చేసుకొచ్చు లేకుంటే సిక్స్ మంత్స్కి వన్స్ అయినా పే చేసుకొచ్చు తర్వాతోచ్చి నెల నెల పే చేసుకొచ్చు ట్వెంటీ థౌజండ్ పడుతుంది సార్ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా అంతమందికి కవర్ అవుతుందనమాట సిక్స్ మంత్స్ మీకు సిక్స్ మంత్స్కి వన్స్ పే చేసే పని అయితే టెన్ థౌజండ్ అలా పడుతుంది సార్ మంత్లీ అయితే థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది ఆరుమందికి కవర్ అవుతుంది సార్ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళగా ఉండాలి అంటే మీ వైఫ్ మీ పిల్లలు అంతే మీ పేరెంట్స్ పే పేరెంట్స్కి కవరవదండి దానికి తనీగా ఇంకో ఇంకో పాలిసీ ఉంది అది తీసుకుంటే కవర్ అవుతుంది మీ ఫ్యామిలీలో అందరికీ జీవన్సాతి వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం కవర్ అవుతుందనమాట ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చి మీరు హాస్పిటలో అడ్మిట్ అయ్యారు అలా ఉంటే ఫైవ్ థౌజండ్ పైన బిల్ వచ్చినప్పుడు మీరు క్లెయిం చేసుకొచ్చు అనమాట మేము రిజిస్టర్డ్ కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి మేము లిస్ట్ ఇచ్చేస్తాము మీరు పాలిసీ తీసుకున్నారంటే ఈ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్సే మొత్తము ఆ లిస్టులో ఉన్నట్టు మీరు ఆ హాస్పిటల్లో వెళ్ళి మీరు ట్రీటుమెంట్ తీసుకున్నారంటే దాన్ని క్లెయిం చేసుకొచ్చు మూడు ఉంది సార్ మీ మీకేది కంఫర్ట్గా ఉంటే అది తీసుకొచ్చు మీరు మంత్లీ అయితే థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా పే చేయాల్సి వస్తుంది సిక్స్ మంత్స్కి వన్స్ అంటే టెన్ థౌజండ్ అలా పే చే ఇయర్లీ వన్స్ మేము పే చేసుకుంటాము ఒకేసారి అని చెప్తే ట్వంటీ థౌజండ్ పడుతుంది సార్ ఒకే సార్ మంత్లీ స్కీమ్ వేసుకున్నారంటే మీకూడా కొన్ని బెనిఫిట్స్ కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు మంత్లీ సిక్స్ మంత్స్ పే చేసేశారనుకోండి సిక్స్ మంత్స్ నుంచే మీకు ఆ బెనిఫిట్స్ అన్ని వచ్చేస్తుంది అప్పడ్నుంచే క్లెయిం చేసుకోవడం స్టార్ట్ చేసుకొచ్చు మీ ఆఫీస్ అడ్రెస్ ఈ వాట్సప్ నంబర్కి మీరు కొంచెం మెసేజ్ చేసేశారంటే నేను డైరెక్ట్గా వచ్చి మీకు ఎక్స్ప్లయిన్ చేసి మీ దగ్గర సిగ్నేచర్ తీసుకుని వెళ్తాను సార్ ఇదే నా వాట్సప్ నంబరు మీ అడ్రెస్ పంపించేయండి ఎప్పుడు రమ్మంటారు సార్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు సరే సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్